తెలుగు మాట్లాడేవారు తరచుగా అనుకునే కొన్ని కథలు లేదా ఇతిహాసాలు చక్కగా ఉన్నత విలువలను మానవ సంబంధాలను మరియు జీవన పాఠాలను ప్రతిబింబిస్తాయి కొన్ని ప్రముఖ కథలు ఇక్కడ నేను పంచుకుంటున్నాను మొదటిది కంచు కట్టవాడు ఇది చాలా పురాతనమైన ఒక పాటకథ ఒక రాజు తన నమ్మకం మరియు జ్ఞానం ద్వారా సర్వసాధారణ వ్యక్తిని ఎక్కువగా శ్రద్ధ పెట్టాడు అయినప్పటికీ అతని తప్పుడు నిర్ణయాలు రాజ్యాన్ని నష్టపోయేలా చేశాయి కంచు కట్టవాడు కథ మన వయస్సు లేదా అధికారంతో సంబంధం లేకుండా జీవితం గురించి నిజమైన జ్ఞానం మనం ఎక్కడ నుంచి నేర్చుకోవాలో చెప్తుంది మరొకటి చింతకాయ ఈ కథలో ఒక వ్యక్తి చెట్టు మీద ఉన్న చింతకాయాలను పడగొట్టే ఆలోచనతో ఒక మంకీ అతన్ని చూశాడు మంకీ తన కడతలు పొడిచిన తర్వాత కింద వేసిన చెట్లు కాకుండా మిగతా చెట్ల నుండి చింతకాయాలను ఉంచుకుంటూ ఆ వ్యక్తి తప్పిదాన్ని చూపించాడు ఈ కథ అహంకారం తక్షణ తృప్తి ప్రేరణను ప్రాముఖ్యత ఇవ్వకుండా నిజమైన విలువలను గుర్తించడం అవసరమని సూచిస్తుంది మరొక కథ పెద్దలు మాటలు ఒక గ్రామంలో పెద్దలు ఎక్కువగా మాట్లాడతారు అవి తమ జీవిత అనుభవం ద్వారా వస్తాయి ఈ కథలో ఒక యువకుడు తన తండ్రి మరియు ఇతర పెద్దల నుండి మార్గదర్శకత్వం తీసుకొని అనవసరమైన పట్టణాలను దాటి వెళ్లి తాను ప్రేమించే పనిని తీసుకునే విధంగా మెలిగినాడు ఈ కథ వ్యక్తి యొక్క అనుభవం పాఠాలు మరియు సమాజంలో పెద్దల యొక్క పాత్రను తెలియజేస్తుంది మరొక కథ ఏమిటి అంటే తల్లి పట్ల ప్రేమ ఇది ఒక చిన్నపిల్లవాడి మరియు అతని తల్లి మధ్య ప్రేమను ఆవిష్కరిస్తుంది పిల్లవాడు నిత్యం కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాడు కానీ అతను మరే విధమైన అనుభవం లేకుండా తన తల్లి ద్వారా అందించే ప్రేమ మూడవ వ్యక్తి ద్వారా ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది తల్లి ప్రేమ ఏదైనా పండించేది అది ఏ మిషను లేదా కొన్ని వేల కంటే కాదు అది నిజమైన ఆశీర్వాదమని తెలియజేస్తుంది ఇంతటితో ఈ కథలు సమాప్తం